హలో చెప్పండి ఓకే మేడం చెప్పండి ఏ ఊరు మేడం ఓకే మేడం ఒకసారి మీరు ఒక పది నిమిషాలు చూసుకుంటారా నేను ఆఫీస్లో ఉన్నా వచ్చేస్తాను ఓకే మేడం బాక్స్ తిన్నాడా మేడం భోజనం చేసాడా ఓకే మేడం

ఓకే మేడం నేను వస్తాను ఓకే మేడం ఖచ్చితంగా నేను వస్తాను మేడం తీసుకురావడానికి అవును మేడం ఓకే మేడం ఖచ్చితంగా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం వస్త్నాను నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తున్నాను థ్యాంక్ యూ